హలో సుష్మ ఫుడ్స్ నుంచి మాట్లాడుతున్నాం అండి మేము మీకు ఏ విధంగా సహాయ పడగలం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం కన్వీనియంట్గా మీకు మేము చూస్తాం ఉంటాయి మేడం ఏసీ ఉన్నాయి అండ్ నాన్ ఏసీ ఉన్నాయి మేడం ఏసీ అయితే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది కానీ నాన్ ఏసీ అయితే కొంచెం తక్కువ అవుతుంది మీకు కన్వీనియంట్గా అక్కడ ఎలా కావాలంటే ఎన్ని మెంబర్స్ కావాలంటే దాని ప్రకారం ఇస్తాం మేడం ఓకే మేడం ఓకే మేడం ఏ మీకు ఏ ఐటెమ్స్ కావాలి మేడం ఓకే మేడం పన్నీర్ బటర్ నాన్స్ అవి ఉంటాయి మేడం మా దగ్గర ఓకే మేడం కాజు పన్నీర్ అలాంటివి ఉంటాయి మేడం ఇంకా మంచి మంచి పన్నీర్ కర్రీస్ అవి కొన్ని స్పెషల్వి ఉంటాయి

దగ్గరలో విసిటింగ్ ప్లేస్లు కూడా ఉంటా ఉంటాయి మేడం స్విమ్మింగ్ పూల్ అంత లొకేషన్ లేదు మేడం గేమ్స్ అవి ఉంటాయి మేడం అంటే ఫన్ స్కూల్ లాగా చిన్న చిన్న గేమ్స్ అవి ఆడుకోవడానికి పిల్లలకి అయితే సౌకర్యంగా ఉంటుంది మేడం కాంబో ప్యాక్ లాగా అండి మీకు అలా కావాలనుకుంటే అలా కూడా ఇస్తాం త్రీ డేస్లో ఒక ట్వంటీ థౌజండ్ అవ్వచ్ఛు మేడం ఓకే మేడం